హలో ఓకే అండి ఓకే అండి షూర్ ఫస్ట్ అఫ్ ఆల్ మీరు ఎవరెవరికి ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నాను అండి లైక్ మీ ఫ్యామిలీ మొత్తానికి ఆర్ ఎల్స్ మీ ఒక్కరికా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు సో దాన్ని బట్టి చెప్పచ్చు అండి సో ఓకే సో మీ ఫ్యామిలి మొత్తానికి తీసుకోవాలి అనుకుంటున్నారు కదా సో మీరు అయితే మాత్రం దానికి వచ్చి మీ కావాలసినవి ఏంటి ఒక ఆధార్ కార్డ్ కావాలండి మీ ఫ్యామిలీ మొత్తానికి ఎవరి ఇండివిడ్యువల్ ఆధార్ కార్డ్స్ కావాలి అండ్ అస్ వెల్ అస్ అండ్ ఇప్పుడు ఏజ్ ఎంత ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా కావాలి అండ్ ఆధార్ కార్డు మీద వచ్చి పర్సన్ సిగ్నేచర్ అనేది ఉండాలి అదే ఇన్ఫాన్ట్ బేబీస్ అయితే అక్కర్లేదు టెన్ ఇయర్స్ బిలో అయితే సో వచ్చి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాలండి అండ్ అస్ వెల్ అస్ మీరు ఎక్కడక్కడ ఐమీన్ వర్కింగ్ ఎంప్లాయిస్ అయితే మీరు ఎక్కడ పనిచేస్తున్నారు ఏంటి అనే డీటెయిల్స్ కావాలండి ఆర్ ఎల్స్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఒకవేళ అలాంటి కేసెస్ ఏమన్న ఉంటే లైక్ మేడమ్ కానీ ఎవరన్న ఉంటే వాళ్ళకి బీ ఇన్వెస్ట్ చేస్తు లైక్ మా వైఫ్ అని చెప్పి చెప్పినట్టు సిగ్నేచర్ అవి కావాలండి అది అండ్ ఇంకోటి వచ్చి రిక్వైర్మెంట్ వచ్చి మీ టెన్త్ క్లాసు సర్టిఫికేట్స్ ఒకటి అండ్ అస్ వెల్ అస్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఒకటి ఇవన్నీ రిక్వైర్మెంట్ ఉంటుంది అండి చూడండి ఇప్పుడు మీకు వచ్చి మీరు తీసుకుందాం అనుకుంటుంది ప్రీమియంస్ అనేవి ఎలా ఉంటుందంటే లైక్ మనకు త్రీ ఇయర్స్ ఉంటుందండి లైక్ అది త్రీ ఇయర్స్లో వచ్చి మీకు టెన్ ల్యాక్స్ ప్రీమియం ఒకటి ఉంటుంది అస్ వెల్ అస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రీమియం ఒకటి ట్వంటి ల్యాక్స్ ప్రీమియం ఒకటి ఉంటుంది దానికి వచ్చి మీరు మంత్లీ త్రీ మంత్స్కు ఒకసారి పే చేయాల్సిన అమౌంట్ వచ్చి టెన్ ల్యాక్స్ అమౌంట్ ఒకటి మీరు ఫర్ మంత్ అనేది సెవెన్ సెవెన్ థౌసండ్ పే చేయాల్సి ఉంటుందండి మీరు ఫర్ మంత్ అనేది సెవెన్ థౌసండ్ అనేది పే చేస్తే మీకు ఎల్ఐసీ ప్రీమియం అనేది మెచ్యూర్ అయిన తర్వాత మీకు మొత్తం టెన్ ల్యాక్స్ అనేది వస్తుందండి ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ తర్వాత అదే ఒకవేళ మీరు ట్వెల్త్ థౌ ట్వల్ ల్యాక్స్ అమౌంట్ ప్రీమియం తీసుకున్నట్టయితే మీకు ఫర్ మంత్ అనేది త్రీ మంత్స్కు ఒకసారి టెన్ థౌసండ్ లాగా పే చేయాల్సి ఉంటుంది మీరు టెన్ థౌసండ్ పే చేసినట్లయితే మీకు ఫోర్ ఇయర్స్కి ట్వల్ ల్యాక్స్ వస్తుంది సో అది మీరు తీసుకునే ప్రీమియం బట్టి ఉంటుందండి అది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఒకసారి మీకు చాలా ప్లాన్స్ ఉన్నాయి అది ఒకసారి మీరు పాంప్లేట్ ఉంది అది ఒకసారి చూస్తే దాన్ని బట్టి మీకు కావాల్సిన మీ ఎడ్యు మీ అప్లికేషన్ని బట్టి ఈ అన్ని డీటెయిల్స్ చేస్తాం పబ్లిక్ చేద్దాం